చెప్పండి ఎక్కడున్నారు అండి మీరు అక్కడ కాదండి ఇంకా ముందుకు రావాలి ఇంకా అక్కడే ఉన్నారా ఇంకా ముందుకు రాంగానే ఇక్కడ జేఎమ్జే కాలేజ్ అలా ఉంటుంది అండి ఇంకా ముందుకు రావాలి ఎప్పుటి నుంచో చెప్తున్నారు వస్తున్నారు వస్తున్నారు అని ఇంతవరకి రాలేదు అవునండి ఫోన్ అన్నా చేయలిగా నేను మూడింటికిి ఫోన్ చేసాను ఏమి వస్తున్నారండి నాలుగున్నర అవుతుంది మేము వెళ్ళాలి సరే ఇంక అంతే ముందుకు రావాలి ముందుకు రావాలి ముందుకు వచ్చి ఇక్కడ బ్రిడ్జి బ్రిడ్జి ఉందిగా బ్రిడ్జి కాడ నుం చి ఇది ఇటు తిరగాలి లెఫ్ట్ సైడ్కి తిరగాలి అంతే స్ట్రైట్గా రావాలి స్ట్రైట్గా వస్తే నాకు కాల్ చేయండి స్ట్రైట్కి రండి స్ట్రైట్కి రండి రైల్వే స్టేషన్ అట్లే అట్లే రండి

రెండు దారులు ఉంటాయి ఫస్ట్ దారిలోకి రండి అటు వైపు

అంతే అదే రండి లోపలికి రండి

వస్తునాను వస్తున్నాను ఆగండి అట్లే